నాకేది సంతోషాన్నిస్తుందంటే మొట్టమొదటి విషయం ఏమంటే మా అమ్మతో మాట్లాడ్డం నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది నాకేమైనా కొంచెం మనసు కష్టంగా ఉన్నా లేకుంటే ఇంకా ఏమన్నా ఒక ముఖ్యమైన డెసిషన్ తీసుకోవాలన్నా లేకుంటే వచ్చి కొంచము ట్రస్ స్ట్రెస్సు గా ఉన్న అప్పుడు అమ్మతో మాట్లాడితే నాకు చాలా సంతోషంగానూ చాలా రిలీఫ్ గా అనిపిస్తుంది తర్వాతొచ్చేసి నా బాబు నా బాబుతో ఆడుకో ఆడుకోవడం నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది తను నన్ను మమ్మీ అని పిలవడు అమ్మ అని పిలవడు నన్ను పేరు పెట్టే పిలుస్తాడు ప్రియా ప్రియా అంటూనే ఉంటాడు ఆ పిలిచినప్పుడు అంతా నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది తర్వాతొచ్చి నా హస్బెండ్ తో టైం స్పెండ్ చేయడం నాకు చాలా సంతోషము మేము ఎక్కువ మాట్లాడుకోము ఎందుకంటే తను పొద్దునే వెళ్ళిపోతాడన్మాట తను బిజినెస్ చేస్తున్నాడు పొద్దున వెళ్ళిపోతాడు మధ్యాహ్నం రావడం తినడం కొద్ది సేపు పడుకుంటాడు తర్వాత లేసి మళ్ళీ షాప్ కి వెళ్ళిపోతాడన్మాట నైట్ ఎప్పుడో వస్తాడు తొమ్మిదిన్నర్ర పదైపోతుంది నాకు నేను వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నా ఇంట్లో నుంచి వర్క్ చేస్తుంటాను కదా బాబుని చూసుకోవాలి ఇంటి పనులన్నీ చూసుకోవాలి నేనూ ఆయన వచ్చిన ఒక అరగంట సేపు కి ఆయనకి టిఫిన్ పెట్టేసి అరగంట సేపు లో నేను తినేసి పడుకునేస్తాననమాట మేం ఎక్కువ మాట్లాడుకోమనమాట ఏ తను ఆదివారంలో ఇంట్లో ఉండేటప్పుడు నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది తనతో మాట్లాడ్డము టైం స్పెండ్ చేయడము ఇవన్నీ నాకు చాలా ఇష్టము ఇంకా చాలా సంతోషకరమైన విషయం ఏమిటంటే మేము ఎక్కువ ఎక్కువ అంటే ఒక సంవత్సరంలో ఒకో రెండు మూడు సార్లు లాంగ్ ట్రిప్ ఎక్కడన్నా వెళ్తామన్మాట నా బాబుకి స్కూల్ లీవ్ ఉన్నప్పుడు తాను కూడా బిజినెస్ లో కొంచం కొంచం బాగా టయర్డ్ అయిపోతాడు కదా ఎప్పుడైనా నాలుగైదు రోజులు షాప్ ఇంకొకరి దగ్గర అప్పగించేసి చూస్కొని చెప్పేసి మేము ఎక్కడన్నా ట్రావెల్ చేస్తాం లాస్ట్ సిక్స్ మంత్స్ బ్యాక్ వచ్చేసి కేరళకు ట్రిప్ వెళ్ళాము అది అక్కడ చాలా సంతోషంగా ఉన్నానన్మాట మొన్న లాస్ట్ మంత్ వచ్చేసి నా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికెళ్ళాము కడలూరుకి అక్కడ బాగా సంతోషంగా ఎంజాయ్ చేసాం అన్మాట ఇంకా సంతోషాన్నిచ్చేది ఏం విషయం అంటే నాకు ఎక్కువ ఫ్రెండ్స్ ఉండరన్మాట నేను కొంచము ఎవర్తో పెద్దగా మింగిల్ అవ్వను నేను చెన్నై హాస్టల్ లో ఉండేటప్పుడు నా ఫ్రెండ్ ఒక అమ్మాయి పవిత్ర అని చెప్పేసి ఆ అమ్మాయిని పఫ్ అనే పిలుస్తాను నేను తన్తో మాట్లాడేటప్పుడు చాలా సంతోషంగా అనిపిస్తుంది నాకు తర్వాత వంటకాలు కొత్త కొత్త వంటకాలు చేయడం నాకు చాలా సంతోషాన్నిస్తుంది అందులోనూ నేనూ ట్రై చేసి బాగా టేస్ట్ గా వచ్చిన ఫుడ్డు మా ఆయన తిని నా బాబు మా హస్బెండ్ తిని బాగుందని చెప్పారంటే దానికి మించిన సంతోషం నాకు ఇంకోటుండదండి తర్వాతొచ్చేసి నా అత్తయ్య మామ గారు కూడా చాలా మంచివారు వాళ్ళు నా గురించి ఇంకొకరి దగ్గర నా కోడలు ఇట్లాంటిది నా కోడలు అంత మంచిది అలా చెప్తున్నప్పుడు నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది ఇలా నాకు రోజులో ఒక మార్నింగ్ పొద్దున్నుంచి రాత్రి లోపల ఎవరో ఒకరు ఎలాగో నా నా హస్బెండ్ అయినా నా బాబైనా మా అత్త గారైనా మా మామగారైనా మా అమ్మగారైనా నాకు సంతోషం కలిగే విషయాలు చాలా చేస్తుంటారు ఇవండీ నాకు సంతోషాన్నిచ్చేది